నేను విజయవాడకు మా స్నేహితుని పెళ్ళి కోసమని వచ్చాను కానీ ఇక్కడ నాకు చాలా ఆలస్యం అయ్యింది రాత్రి పన్నెండు గంటల సమయానికి నాకు ఫ్లయిట్ ఉంది నేను ఆ ఫ్లయిట్కి నేను ఆ ఫ్లయిట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళవలసిన పని ఉంది నాకు ఢిల్లీలో చాలా ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా రేపు ఉదయానికి ఢిల్లీ చేరవలసి ఉంది ఇక్కడ బస్సులు కూడా రాత్రి సమయం ఆగిపోవటంతో గన్నవరం వెళ్ళటం లేదు కాబట్టి మీరు ఎలాగో అలా నాకు ఈ సహాయం చేసి పెట్టగలరు కాబట్టి నేను గన్నవరం వెళ్ళడానికి మీరు వస్తారా దారిలో ఇంకొక స్నేహితుని ఇల్లు కూడా ఉంది దాారిలో ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక్క రెండు నిమిషములు మాట్లాడి తర్వాత మనము వేగంగా గన్నవరం వచ్చే ఫ్లయిట్లో ఫ్లయిట్ ఎక్కుదాము నాకు మీరు ఈ సహాయం చేసి చేయగలరా దయచేసి నాకు ఈ సహాయం చేయండి ఎందుకంటే నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అలాగే నేను ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలి ఇప్పుడు కానీ ఆ విమానాన్ని నేను అందుకోలేకపోతే నేను చాలా నష్టపోతాను కాబట్టి మీరు తొందరగా ట్రాఫిక్ లేని రూట్లో వేగంగా వెళ్దాము